హాయ్ నా పేరు భార్గవి నేను వంట చేయడం ఎలా స్టార్ట్ చేశాను అంటే నేను సెవెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాయనమ్మకి హెల్ప్ చేద్దామని వెళ్ళేదాన్ని అక్కడ నాయనమ్మ నాకు చిన్న చిన్నగా ఫస్ట్ ఆమ్లెట్ వేయడం అని ఇలా చిన్న చిన్నగా నేర్పించేవారు అలా నేర్పిస్తూ ఉండడంలో నాకు కొంచం కొంచం వంట చేయడం వచ్చేది అనమాట ఫస్టు నాయనమ్మతో చికెన్ కర్రీ ట్రై చేసేదాన్ని అనమాట అది కూడ చిన్నగా నాయనమ్మ పక్కనుండి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేవారు ఇంకా అలాగే వంట చేయడంలో నా తొలి అనుభవం వచ్చేసి నేను చికెన్ బిరియాని బాగా చేసేదాన్ని చికెన్ బిర్యానీ ఫస్టు పక్కన నాయనమ్మ కూర్చోని ఫస్టు ఇలా ఒక బౌల్ పెట్టాలి అది పెట్టిన తర్వాత అందులో కొంచం ఆయిల్ వేసి దానికి బిర్యానీ చేయడానికి కావాల్సిన కొంచం ఇంగ్రీడియెంట్స్ అని చెప్పి కొన్ని కొన్నిసి చెప్పేవారు అనమాట యాలకులు లవంగం ఇలా కొన్ని చెప్పి అవి ఫస్టు ఫ్రై చేసి దాని తర్వాత కొంచం టేస్టింగ్ సాల్ట్ అని చెప్పి ఇలా చాలా చెప్పేవారు అవన్నీ వేసి బాగా ఫస్టు చేసిన తర్వాత కొంచం ఫస్టు అయితే రైస్ని కడిగి వేసుకోని ఉంచుకోని దాన్ని మనం ఫ్రై చేసుకున్న దాంట్లో వాటర్ వేసి వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్కి రైస్ వేసి బాగ కొంచం సేపు ఉడకనివ్వలి అనమాట ఉడకనిచ్చిన తర్వాత ఇందులో సాల్ట్ అని చెప్పి ఇంకా కొన్ని కొన్ని ఇంగ్రీడియెంట్స్ వేసి అది కుక్కర్లో పెడితే ఫాస్టుగా బిర్యాని అవుతుంది ఫస్ట్లో నేను చేసిన బిర్యానీ ఆ టేస్ట్ అంతగా బాగోక పోయిన నేను సెకండ్ టైమ్ చేసిన బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది అన్నమాట